వర్ధమాన్ సీడ్సా అండి మాట్లాడేది గుడ్ ఈవినింగ్ మ్యాడం అయితే ఏమైందంటే మాకు లాస్ట్ టైం మేము మిర్చి పెట్టాము నాటు మిర్చి కానీ అంత పండలేదండి దిగుబడి కూడా అంత రాలేదు మొత్తం న నల్లి పురుగులు వచ్చి మేము చాలా లాస్ అయ్యామండి అవును ఓకే అవి బాగుంటాయా మ్యాడం అదేనండి మాకు కూడా అట్లనే కావాలి ఎందుకంటే కొంచెం అప్పులు అయిపోయాము ఏం చేయాలో అర్ధం కావట్లేదు లాస్ల అయిపోయాము ఇలా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఒక రెండు ఎకరాలు ఉన్నాయి మ్యాడం

సరే మ్యాడం ఒకసారి చూశా గానీ ఎందుకంటే ఇక పిల్ల పెళ్ళి పెట్టుకున్నామండి దానివల్ల అయింది అంతే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎలాగైనా అప్పులు కూడా ఉన్నాయి మ్యాడం అందుకని అప్పులు తీరాలి కదా ఇవి అయితే మంచిగా ఉంటాయండి అవి ఏమో అన్నారు మీరు ఆగ్రో ఏమో మంచిగా అంటే మందులు ఎట్లా తీసుకోవాలండి

అవునండి మళ్ళీ సరే మ్యాడం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా మ్యాడం అదే మేము పెట్టాలనుకుంటున్నా ఏం పెడితే మంచిగా ఉంటది అనేసి మీకు కాల్ చేశానండి ప్రతిసారి మీ దగ్గర నుంచే తీసుకెళ్తాను కాబట్టి ఒకసారి మిమ్మల్ని అడిగితే మంచిది కదా అనేసి కాల్ చేశాను డబ్బులు కూడా ఇంక సిద్ధం చేసుకున్నాను కాకపోతే ఈసారి కొద్దిగా అప్పుగా ఇవ్వండి విత్తనాలు అయితే పైసలతో తీసుకెళ్తాను కానీ ఇంకా అవి అవి అయితే ఇంకా కొంచెం అప్పుగా తీసుకెళ్తాను మందులు అయితే అదే పంట చేతికి రాగానే మీకు మీ అప్పు మీకు తీర్చేస్తానండి ఇప్పుడు మనము ఒక పంటలో తేజ ఇంకొక పంటలో ఆగ్రో మైక్ వేపియ్యమంటరా

సరే మ్యాడం రేపు వస్తానండి ఒకసారి సరేమ్మా